సార్ మీ షాపులో మేము ఎల్జి టీవీ కొన్నాము మాకు బాగా వస్తుంది మాకు బాగుంది వస్తువు టీవీ బాగుంది అని చెప్పి మా ఫ్రెండు వాళ్ళు టీవీ కొనాలి అన్నప్పుడు మేము వాళ్ళకి చెప్పాము పలానా షాపులో ఎల్జి టీవీ కొన్నాము మేము బాగుంది మాకు బాగా వస్తుంది అని వాళ్ళు మీ షాపులో వచ్చి టీవీ కొన్నారు కానీ వాళ్ళకి రావటం లేదు మీ షాపులో కొనిన దానికి మేము చెప్పిన దానికి ఇప్పుడు మీరు వాళ్ళకి క్యాష్ రిటర్న్ చేస్తారా లేదా మీరు వేరే టీవీ ఇస్తారా అసలు ఏంటి సార్ విషయము ఇప్పుడు వాళ్ళు టీవీ మీరు కానీ మళ్ళీ బాగు చేసి ఇస్తాము అని చెప్పి అన్నారంటే అది తీసుకున్న దానికి మాకు తృప్తి ఉండదు కొత్త పీస్ కోసం కదా కొత్త టీవీ కోసం మేము అంత అమౌంటు పెట్టీ వాళ్ళు కొన్నారు కదా ఇప్పుడు మీరు వేరే వస్తువుని ఇవ్వకుండా ఈ టీవీని బాగు చేసి ఇస్తామంటే అది మళ్ళీ రిపేర్ చేయొచ్చు మళ్ళీ షాప్కి వెళ్ళి సర్వీస్ చేయొచ్చు ఇట్లా వస్తూ ఉంటాయి ఈ బ్యాడ్ ఎక్స్పిరియన్సుగా ఉంటుంది మీ షాప్లో ఉన్న కొన్న దానిమీద మాకు మంచి ఒపీనియన్ ఉండదు ఇంకొకరికి చెప్పడానికి కూడా మాకు ఉండదు వస్తువు బాగుంటుంది వాళ్ళ షాపులో కొనండి అని చెప్పి ఒకసారి కొని ఇలా అయింది కాబట్టి కాబట్టి మీరు మంచి ఒపీనియన్ మీ షాప్ మీద ఉండాలి అనుకుంటే ఇంకొక వస్తువు కొత్తది ఇవ్వండి అది బాగా వస్తుంది చూసి మేము చెప్పాము అంటే అప్పుడు మీకు బాగుంటుంది మేము ఇంకా ఎవరికైనా చెప్పేదానికి బాగుంటుంది లేదంటే ఆ షాపులో బాగుండదు అని చెబుతాము పబ్లిక్ ఒపీనియను ఒక విధంగా ఉంటుంది కదా సార్ మీరు ఏం చెప్తారు ఇప్పుడు క్యాష్ ఏమైన ఇస్తారా డబ్బులు రిటర్న్ ఇస్తారా వస్తువు ఇస్తారా కొత్తది పాత వస్తువు అయితే వద్దు ఎక్స్పిరియన్స్ బాగుండదు మేము కొత్త ఎమౌంట్ పెట్టి కొత్త వస్తువు కోసం కొంటాం కానీ మీరు మళ్ళీ సర్వీస్ చేసి పాతది బాగుచేసి బాగు చేసి ఇస్తారని చెప్పి కొనం కదా సార్ మేము మాకు నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు మీరు చెప్పండి ఇప్పుడు ఏ విషయము ఎలా వస్తువు ఇస్తారా కొత్త వస్తువు లేదా డబ్బులు ఇస్తారా చెప్పండి సార్ మేము వేరే షాపులో అయినా వెళ్ళి కొనుక్కుంటాము డబ్బులు ఇచ్చేటట్లు అయితే